మేము చేసే చిరు తిండ్లల్లో మురుకులు పబ్బిళ్ళు ప్రతిసారి ప్రతి సంవత్సరం చేసుకుంటాము దాన్ని ఎలా చేసుకోవాలంటే మేము ఫర్స్ట్గా బియ్యాన్ని నానబెట్టి మొత్తం చేసుకుంటాము కడిగి నానబెట్టి దానిని ఆరబెట్టి పిండిలోకి వెళ్ళి మిల్లు పట్టిచ్చుకుని వచ్చి మరల దానిని ఆరబెట్టి చేసుకుంటాము మరల కొంచెం కొంచెం తీసిపెట్టి మురుకులుకి సగం పబ్బిళ్ళలకి సగం పెట్టుకుని మురుకులలో పిండి బియ్యం పిండి శెనగ పిండి కొంచెము వాము ఉప్పు మేము తెచ్చుకున్న కారం అన్నీ వేసి బాగా నీళ్ళతో కలిపి ముద్దగా చేసి వేసుకుంటు ఉంటాం పబ్బిళ్ళ ఇలాగే చేస్తాం కాని పబ్బిళ్లలో శెనగ పిండి కాకుండా కొంచెం రైస్ ఫ్లోర్ అదేవిధంగా కొంచెం సేస పెసరపప్పు అన్ని వేసుకుంటాం ప్రతిసారి ఇలాగే చేస్తాము కొంచెం ఉద్ది పప్పు పెసరపప్పు శనగకాయలు అదేవిధంగా మిరియాలు పొడిపట్టి వేసుకుంటాం ఘాటుగా ఉండడం కోసం అదేవిధంగా వెల్లుల్లి మరియు మిరపకాయల్ని మిక్సీ పట్టి వేసుకుని బాగా కలిపి ముద్దగా చేసుకుని చిన్న చిన్న గుండ్రంగా చేసుకుని రౌండ్ రౌండుగా చేసుకుని దాన్నితట్టి మేము వేడి వేడిగా కాగుతున్న నూటిలో వేసుకుని క్రిస్పీగా వచ్చేటట్టు చేసుకుంటు ఉంటాము అదేవిధంగా దానిని తీసి ఒక ఎయిర్ కంటైనర్లో పెట్టుకుని సంవత్సరం నిల్వ ఉంచుకుని తింటు ఉంటాము మురుకుల్ని ఇలానే చేస్తు ఉంటాం మురుకులు ఇంకొంచెం బాగా రావడానికి మేము కొంచెం వేడి నీళ్ళని వాడుతు ఉంటాము అదేవిధంగా ఒక గ్లాసుకి ఒక గ్లాసు నీళ్ళని మాత్రమే వాడుకుంటు ఉంటాము ఇలా చేసుకుంటు ఉంటాము కాబట్టి అవి కొంచెం క్రిస్పీగా తినడానికి గుల్లగా వస్తు ఉంటాయి తినేదానికి రుచికారంగా ఉంటాయి మేము చేసే కారం వల్ల అదంతా టేస్ట్ బాగా వస్తుంది క్రిస్పీగా ఉండటానికి కాని అదే మాకు తోడ్పడుతుంది బాగా ఘాటుగా ఉండటానికి బాగా మంచిగా తినటానికి ఉండటానికి చేసుకుంటు ఉంటాం ప్రతీసారి మేము బా ఇలాగే చేసుకుంటు ఉంటాం